ప్రస్తుతం ఉన్నటువంటి నేటి తరంలో మహిళలు కూడా అన్నీ రంగాలలో అన్నీ ఆటలలో పాల్గొంటున్నారు అలాగే మనం చూస్తున్నటువంటి చూస్తున్నట్టు అయితే మనకు ఎగ్జాంపుల్ పీవీ సింధు కానీ మనం ఎన్నో రకాలైన అటువంటి ఆటలు ఉన్నాయి హాకీ ఫుట్బాల్ టెన్నిస్ బాల్ టేబుల్ టెన్నిస్ ఇలా అన్నీ ఆటలలలో ఇది అది అని ఏమి లేకుండా ప్రతి ఆటలు ఆడుతున్నారు మహిళలు అన్నింటిలో మహిళలకు అవకాశం మీరు అన్నీ అన్నీ ఆటలను పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్నీ ఆటలు ఆడుతున్నారు